నేను విజయనగరం నుంచి హైదరాబాద్కి బస్సులో ప్రయాణం చేశాను బస్సు ప్రయాణం అంటే ఎలా ఉంటుందో ఏమో నడుము నొప్పి పడుతుందేమో అని చాలా భయపడ్డాను కానీ సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయండి మనింట్లో పడక్కుర్చీలుంటాయి కదా అలా ఉన్నాయండి చాలా బాగున్నాయి మళ్ళీ సీట్ పైన బ్యాగులు పెట్టుకోవడానికరిచ్చాడండి నా బ్యాగులు అవి కూడా నేను అందులోనే పెట్టుకొని కాళ్ళ దగ్గర ఏమీ లేకుండా చూసుకొని అబ్బా హాయిగా నడుము వాల్చి టీవీ ఉందండి సినిమా పెట్టాడు సినిమా చూసుకుంటూ ప్రయాణం చేశానండి ఇక ప్రయాణం చేసేటప్పుడు ఆ కిటికీలోంచి చూస్తుంటే పచ్చని పంట పొలాలు కొబ్బరి తోటలు కొండలు గుట్టలు అబ్బ ఎంత అందంగా కనిపిస్తుందండి బస్సులో వెళితే కిటికీలోంచి చూస్తూ అలాగే నిద్రపోయానండి మధ్యలో ఒకచోట బస్సు ఆపేసాడండి ఆపేస్తే ఎందుకు ఆపేసాడో ఏమో అని భయంతో అందరం దిగిపోయామండి తీరా బస్సులో డీజిల్ అయిపోయిందంట డీజిల్ వేయటం కోసమని బస్సు ఆపడనమాట డీజిల్ వేసిన తర్వాత మళ్ళీ మా ప్రయాణం కొనసాగిందండి గానీ బస్సు ప్రయాణం గురించి చాలా భయపడ్డాను గానీ ప్రయాణం చాలా బాగానే అనిపించింది అండి ఇప్పుడు కూడా బస్సుల్లో ఎళ్ళాలనిపించింది అంత చక్కగా ఉంది కాకపోతే ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి అందరికీ తెలిసిందే కదా ఆ గతుకులకి ఆరలో పెట్టిన బ్యాగులవి పడిపోయావండి ఎవరి నెత్తి మీద ఏం పడతుందా అని కొంచెం భయపడడం కానీ మొత్తానికి ప్రయాణమైతే సాఫీగా బాగానే జరిగింది